పాత తరంలో మేము చేస్తున్నటివంటి మేము మా మా అనుభవ ప్రకారంగా ఇప్పుడున్న పరిస్థితులు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసము ఏంటంటే మాకు అప్పుడున్నటువంటి రోజులలో చాలా ఉన్న ఒక విధంగా చెప్పాలంటే ఎంతో కొన్ని కిలోమీటర్లు నడుచుకున్నటువంటి పోయిన సందర్భాలును కూడా చూసాము అలాగే వెహికల్ సౌకర్యం లేనటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలోకు అప్పటికి చాలా కొద్దిగా తేడా ఉన్నది ఇప్పుడు ప్రతిదీ కూడా సౌకర్యంగానే ఉన్నది మళ్ళీ అలాగే పుస్తక పాఠ్యం కూడా ఇప్పుడు అన్నీ టెక్నాలజీ అభివృద్ధి అవ్వడం చేత ఒక సిస్టమ్ ప్రకారంగా లేకపోతే ఏదన్నా దాని ద్వారా కూడా చదువుకొనడానికి ఆస్కారం అట్లా కలిగిస్తున్నారు చేస్తూ ఉన్నవి ఇప్పటికి అట్లాగే ఒక విధంగా చెప్పాలంటే ఒక్